నేను నా తోటపనికి హ్యాండ్ ట్రవెల్ గార్డెనింగ్ ఫోర్కు రేక్ గ్లోవ్స్ ఇంకా చిన్న గడ్డపార కూడా వాడతాను అండి ఈ హ్యాండ్ ట్రవెల్ అనేది ఏంటంటే మొక్కలు నాటడానికి బాగా ఉపయోగ పడుతుందండి ఇంక గార్డెనింగ్ ఫోర్క్ అంటే మన కుండీలో మట్టి గట్టి పడిపోకుండా ఎప్పటికి అప్పుడు వాటిని ఫోర్క్తో మనం ఇలా దున్నుకోవచ్చు అన్నమాట మట్టిని గట్టి పడిపోకుండా మొక్కలకి మంచి పోషకాలు అందిస్తూ ఉంటుంది మనం వేసిన నీరు అంది ఇంకి మొక్కలు బాగా పెరుగుతాయి అన్నమాట అలాగే రేకుతో ఏమో మొత్తం క్లీన్ చేస్తూ ఉంటాను అండి గార్డెన్లో ఎండిన ఆకులు అవి పడుతూ ఉంటాయి చెత్త చెదారం దాంతో క్లీన్ చేస్తూ ఉంటాను గ్లోవ్స్ ఏమో చేతికి వేసుకుంటాను అండి మట్టి పని కదా కొంచెం మొక్కలలో పని అంటే మట్టితో పని కదా గోర్లలో అది మట్టి వేళ్ళిపోయి ఇన్ఫెక్షన్లు అవి రాకుండా ఉండటం కోసం గ్లోవ్స్ వాడుతూ ఉంటానండి